అది నేను టూరిస్ట్ని అండి మనకి ఈ ఏరియాలో ప్రసిద్ధి చెందని ప్లేసులు గట్రా ఏమైనా ఉంటే చూపిస్తారాండీ అంటే మనం ప్రసిద్ధి చెందిన ప్లేసులు మట్టుకు చాలమట్టుకు తిరిగేసామండి అదే మీకు కొంచెం పర్వాలేదు చెప్పండి అంటే కొంచెం మీరు ఒక వేళ మాకు గైడ్ కింద ఉంటే అదే మాకు సంతోషమండి ఇది మీది ఇది ఇది అంటే మీకు ఈ ఏరియా అంతా అలవాటు కదండి

చెప్పండి

అవునండి అవునండి అవును అదే అండి అది కొంచెం అవునండి నేను వినలేదండి ఇప్పటిదాకా దాని గురించి మీరు మీదగ్గర నుంచే వింటున్నానండి అవునండి అవునండి ఇంకా ఏదో చెప్పారు కదండి ఇంకా ఏమున్నాయి ఇది కూడా మనం వెల్దామండి అవునండి అవును

అవునండి అవును అవునండి అది రాజుల కాలం అది రాజుల కాలంలో కట్టినవి అండి అవునండి అవునండి

తప్పకుండా వెళ్ళాలండి అక్కడికి అయితేనండి తప్పకుండా వెళ్ళాలండి ఇది మూడోది చెప్తారా లేపాక్షి అండి

అవునండి హిందూపూర్ అంటే మన ఈ రాష్ట్రం లోన మన ఈ ఆంధ్రప్రదేశే కదండి అవునండి ఆంధ్రప్రదేశ్లోనే అలాగాండి అలాగే

అవునండి అవునండి సరేనండి మూడు ప్లేసులు ప్రస్తుతానికి మూడు ప్లేసులు చూస్తానండి తరువాత మళ్ళీ మీ దగ్గరకి వచ్చి మళ్ళీ మిమ్మల్ని నేను మళ్ళీ పూర్తి సమాచారం తెలుసుకుంటాను అండి అంటే ఇప్పుడు కొంచెం నాకు అదేనండి మిగతాది నేను టికెటు టికెట్ బుక్ చేసుకోవడానికి వెళ్తానండి టికెట్ బుక్ చెయ్యడానికే వెళ్తానండి వాళ్ళ దగ్గరనుంచి నాకు ఫోన్ వచ్చింది మళ్ళీ మీతో మళ్ళీ మాట్లాడతాను అండి సరేనండి సరే నండి